వేసవికాలంలో కడుపుబ్బరం గ్యాస్ మలబద్ధకం వంటి జీర్ణ జీర్ణక్రియ సమస్యలు ఎక్కువైతాయి కదా వీటిని పోగొట్టుకోవడానికి కొన్ని డ్రింగ్స్ ఉపయోగపడతాయి అవేంటివో తెలుసుకుందాం ఫస్ట్గా చెప్పాల్సింది ఎండాకాలం మొదలైంది ఇంకా వేసవిలో విపరీతమైన చమట డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది అలసట కూడా వస్తుంది ఈ వేసవిలో రోగనిరోధక వ్యవస్థ బాగుండాలి పొట్టలో అనేక మార్పులు జరుగుతాయి ఈ కారణంగా అజి జీర్ణక్రియ సమస్యలు ఎక్కువయితాయి అనమాట కడుపును శాంతపరచడానికి పొట్ట చల్లపరిచ ఆహారం తినడం చాలా ముఖ్యం కదా అయితే ఈ జీర్ణక్రియకు మేలు చేసి డిహైడ్రేషన్ సమస్యను దూరం పెట్టే ఉత్తమైన డ్రింక్స్ ఏందో ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం మొదటగా చెప్పేది మజ్జిగ ఈ వేసవి పానీయాల్లో ఫస్ట్ మొదటి స్థానంలో ఉండేది మజ్జిగ వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో ప్రోబయాటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయనమాట ఇవి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి ఇందులో క్యాల్షియం ప్రోటీన్ బి ట్వల్వ్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మనస్సుని శరీరాన్ని శాంతిపరచడమే కాకుండా వడదెబ్బ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది మీకు మజ్జిగ ఇష్టం లేదంటే స్మూతిలాగైన పండ్ల మొక్కలతోనైనా కలిపి తయారుచేసుకొని రోజు కనీసం ఒక గ్లాసు మజ్జిగైన తాగండి ఇంక నెక్స్ట్ రెండోది నిమ్మరసం నిమ్మరసం గురించి తెలుసుకోవాలంటే వేసవికాలం నిమ్మరసం కలిపి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి నిమ్మరసం ఎంతో తోడ్పడుతుంది దీంతో ఎసిడిటీ కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలు కూడా రావు ఒంట్లో నీటి శాతం పడిపోతుంది కాబట్టి ఈరోజు ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలా వరకు నివారించుకోవచ్చు మీరు సబ్జాగింజలు నానబెట్టింది ఇట్ల నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా మంచిది ఇంక తర్వాత సం తర్వాత కొబ్బరి నీళ్లు ఈ కొబ్బరి నీళ్లు వేసవికాలంలో మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలు రాకుండా కనపడతాయి వీటికి కొబ్బరి నీళ్లు బెస్ట్ డ్రింక్ అని చెప్పాలి కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి ఎలక్ట్రోలైట్ను సమతుల్యం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో తొమ్మిదిశాతం ఫైబర్ ఉంటుంది జీర్ణవ్యవస్థ బాగుండిద్ది అసిడిటీ ఉంటే పోతుంది గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది ఇక తర్వాత చెప్పుకునేది చెరుకు రసం మండే ఎండలో కూడా చల్లని చెరుకు రసం తాగామనుకోండి అలసట నిస్సత్తువ అన్నీ మాయమైపోతాయి శరీరాన్ని డి రీహైడ్రేట్ చేస్తుంది చెరుకు రసంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది వేసవిలో మలిబద్ధకం సమస్య పోతుంది ఇంక నెక్స్ట్ చెప్పాల్సింది పటిక బెల్లం వేసిన పాలు వేసవిలో అధిక వేడి కారణంగా పిత్త దోషం ఏర్పడుతుంది కాబట్టి పడుకునేముందు ఒక చిన్న పటిక బెల్లం వేసిన పాలు తాగితే చాలామంచిది ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది మంచి నిద్రకి కూడా సహాయపడుతుంది ఇక తర్వాతది అరటిదిండు రసం అరటి దిండు రసం అంటే చాలామందికి తెలియదు ఈ అరటి దిండిలో అనేక పోషకాలు ఉన్నాయి అవి ఏంటియి పొటాషియం విటమిన్ బి సిక్స్ ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీనిలో ఫైబరు అధికంగా ఉంటది దీనిలోని ఫైబరు జీర్ణక్రియకు మేలు చేస్తుంది ఫైబరు జీర్ణక్రియకు మేలు చేస్తుంది కడుపుబ్బరము మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది ఇంకా వీటిలో చెప్పాలంటే మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే హాట్ సమ్మర్లో హాట్ సమ్మర్లో మీరు ఇంకా తీసుకోవాల్సిన ఫుడ్లో వివరాలు బెల్లంతో చేసిన పరవాన్నం వాటికి కావాల్సింది సగ్గుబియ్యం పాలు బెల్లం నెయ్యి ఈ పరవాన్నం తయారుచేసుకోని రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల బాడిలో డీహైడ్రేట్ కూడా తగ్గుతుంది ఐ ఐరన్ లోపం ఉన్నా కూడా ఐరన్ లోపం పోతుంది